భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన పండుగలు సెలవులు చాలానే ఉన్నాయి ఎందుకంటే భారతదేశం ఒక వైవిద్య భరితమైన దేశం ఇక్కడ అనేక మతాలు సంస్కృతులు మరియు సాంప్రదాయాలు ఉన్నాయి ఈ వైవిద్య భరితమైన దేశంలో జరుపుకునే పండుగలు మరియు సెలవులలో కూడా ప్రతిభింబిస్తుంది దీవాలి దీవాలి అనేది హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి ఇది నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతుంది మరియు మురికిని శుభ్రం చేసి కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది ఈ పండుగను ఒక వారం పాటు జరుపుకుంటారు ఇందులో ఆలయాలను సందర్శించడం భోజనాలు పండుగలు మరియు కాగితపు దీపాలను వెలిగించడం వంటి అనేక సంప్రదాయాలు ఉన్నాయి హోలీ హోలీ అనేది హిందువులకు మరొక ముఖ్యమైన పండుగ ఇది శరత్కాలం చివరిలో వచ్చే వసంతకాలపు ఉత్సవం ఈ పండుగను రంగుతో జరుపుకుంటారు ప్రజలు ఒకరినొకరు రంగు పౌడర్ మరియు నీటితో ముంచుతారు హోలీ శత్రుత్వాన్ని అధిగమించడం మరియు ప్రేమ మరియు సామరస్యాన్ని ప్రోత్సహించడం గురించి సంక్రాంతి సంక్రాంతి హిందువులు చేసుకునే పండుగలలో ఒకటి సంక్రాంతి అనేది మూడు రోజులు జరుపుకునే పండుగ ఈ సంక్రాంతికి కొత్త అల్లుళ్లు అత్తవారింటికి వస్తారు మొదటి రోజు జరుపుకునే పండుగ భోగి ఈ భోగీ రోజు పొద్దున్నే చెక్కలను పాత వస్తువులను పిడకలను కాలుస్తారు రెండవ రోజు జరుపుకునే పండుగ సంక్రాంతి ఈ సంక్రాంతి రోజున కోడి పందాలు జరుగుతాయి అలాగే గాలిపటాలను ఆకాశంలో ఎగురవేస్తారు మూడవరోజు కనుమను జరుపుకుంటారు ఈ కనుమ రోజున మంచి మంచి పిండి వంటలు ఆహార పదార్థాలను వండుతారు ఉగాది ఇది తెలుగు సంవత్సరాదిలో వచ్చే తొలి పండుగ ఈ పండుగ రోజున షడ్రుచులు అనగా పులుపు తీపి చేదు వగరు ఉప్పు కారం ఈ ఆరు రకాల రుచులతో ఒక పచ్చడిని తయారు చేస్తారు దసరా దసరా అనేది తొమ్మిది రోజులు జరుపుకునే పండుగ ఈ పండుగలలో ఆఖరి రోజును దసరా అంటారు కాబట్టి ఎక్కువ సెలవులు కూడా ఇస్తారు దసరాకు గుడికి వెళతారు దుర్గామాతను పూజిస్తారు ఇది అక్టోబర్ నెలలో జరుపుకునే పెద్ద పండుగ క్రిస్మస్ క్రిస్మస్ అనేది క్రైస్తవులకు అత్యంత ముఖ్యమైన పండుగ ఇది యేసుక్రీస్తు జన్మ జననాన్ని గుర్తు చేసుకుంటుంది ఈ పండుగను డిసెంబర్ ఇరవై ఐదున జరుపుకుంటారు క్రిస్మస్ని కుటుంబం మరియు స్నేహితులతో కలిసి జరుపుకోవడం చర్చిలోకి వెళ్లడం గిఫ్ట్లను ఇచ్చుకోవడం మరియు విందును ఆనందించడం వంటి అనేక సాంప్రదాయాలు ఉన్నాయి న్యూ ఇయర్ ఇది ఇంగ్లీష్ సంవత్సరాదిలో వచ్చే పండుగ నూతన సంవత్సరంలోని మొదటి రోజున న్యూ ఇయర్ గా జరుపుకుంటారు ఈ న్యూ ఇయర్ రోజున అందరూ కొత్త బట్టలను ధరిస్తారు చర్చిలకు వెళతారు తోటి వారందరికీ గ్రీటింగ్స్ చెబుతారు గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అనేది క్రైస్తవులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి ఏసుక్రీస్తును సిలువ వేసిన ఆఖరి రోజు ఏసుక్రీస్తు మధ్యాహ్నం మూడు గంటలకు మరణిస్తారు అందువల్ల క్రైస్తవులందరూ చర్చిలో మూడు గంటల వరకు ఉపవాసం నుండి ఏసుక్రీస్తును ఆరాధిస్తారు అలాగే ఏసుక్రీస్తు శిలువలో చెప్పిన ఏడు మాటలు గురించి చెబుతారు ఈస్టర్ ఈస్టర్ ఏసుక్రీస్తు సిలువ వేయబడి మరణించి మూడవరోజు సమాధి నుండి తిరిగి లేచిన సందర్భంగా జరుపుకుంటారు ఈస్టర్ రోజు యేసుక్రీస్తును ఆరాధిస్తారు మరియు పాటలు పాడుతారు ముస్లిమ్స్ పండుగలు ముస్లింలు అనేక పండుగలను జరుపుకుంటారు వీటిలో ఈద్ ఉల్ ఫితర్ ఈద్ ఉల్ అజహ మరియు రంజాన్ ఉన్నాయి ఈద్ ఉల్ ఫితర్ అనేది రంజాన్ నెల ముగింపును గుర్తు చేసుకునే పండుగ ఈద్ ఉల్ అజహ అజహ అనేది హజ్ యాత్రను ముగింపు చేసే పండుగ రంజాన్ అనేది ముస్లింలు ఒక నెలపాటు ఉపవాసం ఉండే పవిత్ర నెల శివరాత్రి శివరాత్రి అనేది హిందూ దేవుడు శివుడిని స్తుతించడానికి జరుపుకునే పండుగ ఇది ఫిబ్రవరి లేదా మార్చిలో వస్తుంది